తినడానికి ఇష్టమైనవి చెప్పాలంటే చాలా కష్టం ఎందుకంటే నాకు తినే ఐటమ్స్ ఏదైనా నాకు చాలా ఇష్టం ఫస్ట్లీ చెప్పాలంటే గులాబ్జామ్ అంటే నాకు చాలా ఇష్టం దాన్ని తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాను నెక్స్ట్ నేను చెప్పాలంటే ఒక ఐటమ్ని ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు బిర్యాని అంటే చాలా ఇష్టం ఎందుకంటే దాంట్లో చాలా మసాలాలు వేసి ఇంకా ఎంతో చాలా అద్భుతంగా చేస్తారు కాబట్టి నాకు బిర్యాని అంటే చాలా ఇష్టం అందులో ఫ్రైడ్ బిర్యాని వచ్చేస్తే దానిలో జాయింట్స్ ఉంటాయి ఇంకా చాలా ఆ బోన్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి నేను ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ పెట్టుకున్నప్పుడు బిర్యానీని చాలా ఇష్టంగా తింటాను చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను ఎందుకంటే అది నాకు ఫేవరేట్ ఫుడ్ అన్నమాట బిర్యానీ అనేది బిర్యానీ విత్ గులాబ్జామ్ ఈ రెండు నేను చాలా ఇష్టంగా తింటాను అవంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టమని అడిగితే నేను చెప్పలేను కాకపోతే గులాబ్జామ్ ఆ స్వీట్కి నేనెప్పుడో ఫ్యాన్ అయిపోయాను నెక్స్ట్ వచ్చేసి నాకు బిర్యానీ బిర్యానీ ఏంటంటే బిర్యానీ అనేది ఆబ్వియస్గా ఎవరికైనా ఇష్టముంటుంది నాకు చాలా ఇష్టం అదే నా ఫేవరేట్ ఫుడ్ ఎందుకంటే దాన్ని చాలా స్పైసీగా రెడీ చేస్తారు కాబట్టి ఆ బిర్యాని అంటే నాకు ఎంతో ఇష్టం